హలో నమస్తే అండి ఇది ట్రావెలింగ్ ఏజెంటేనా అండి అదే అండి ఏమి లేదు మేము కాకినాడ టూ గుంటూరు వెళ్దాం అని అనుకుంటున్నాం సో ఆ గుంటూరు వెళ్ళడానికి మీ యొక్క క్యాబ్ అనేది మాకు కావాలి అన్నమాట ఆ ఓకే అండి ఎంత అవుతుంది అండి కాకినాడ టూ గుంటూరు అండి టెన్ థౌసండా అంటే అంత కాస్ట్ అండి ఇంకేమి తగ్గరా అండి అంతే అంటే ఎంతమంది అంటే ఒక ఫోర్ మెంబెర్స్ అండి అంటే ఓన్లీ డీ డీజిల్ కూడా మీరేనా అండి డ్రైవర్ కూడా మీరేనా అండి ఓకే అండి అంటే మాకు ఫోర్ ఓకే అండి మళ్ళీ ప్లస్ మాకు అలాగే ఇది కావాలండి ఏంటంటే అది అంటే మేము లగేజ్ పెట్టుకోవడానికి కూడా మాకు అనేది ఒక ప్లేస్ సరిపోయే అంత కార్ ఒకటి మాకు కావాలండి మా నలుగురికి కూడా ఒక్కొక్కటి టూ టూ లగేజెస్ ఉన్నాయి ఓకే అండి ఓకే అండి ఆ మ మమ్మల్ని మీరు అక్కడ దింపేసి మీరు వెంటనే రిటర్న్ అయిపోవచ్చండి ఆ మీరు మాకోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు దింపేసి మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు సో మేము బయల్దేరేది ట్వంటీ ఎయిత్ నండి టూ ఆ కాకినాడ జీవీఎస్ఆర్కి వచ్చి పికప్ చేసుకోవాలి ఆ మీరు త్వరగా మా మేము మెల్లగా స్టార్ట్ అవుతాం అనుకున్నాం సో సిక్స్ థర్టీ కల్లా మీరు వచ్చేయాలండీ ఆ ఓకే అండి అది వస్తేనే వస్తాం మా డాడీ కాని కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మీకు నేను చెప్తానండి ఓకే అండి థ్యాంక్యూ